సార్ నమస్తే సార్ ఇది వాసవి మొబైల్స్ నుంచి మాట్లాడుతున్నాం మీకు ఏ మోడల్ మొబైల్స్ కావలి సార్

ఒకే అంటే వివోలో ఏ మోడల్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇపుడు లేటెస్టుగా అయితే వివో వై ట్వంటీ సెవెన్ వచ్చింది అండి మొబైల్ అయితే ర్యాం వచ్చేసరికి అది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వస్తుందండి రేటు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్ పడుతుందండి

లేకపోతే రియల్మీ ఇపుడు కొంచెం బాగునట్టు ఉంది అది చూడకూడదు అండి

అది బాగానే ఉందండి అంటే అది ట్వంటీ త్రీ అలా పడుతుంది ఫీచర్స్ అయితే బాగున్నాయి అండి సూపర్ అంలోడ్ డిస్ప్లే ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటు ఫైవ్ థౌజండ్ ఎంఎహేచ్ బ్యాటరీ వస్తుంది సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఎయిటీన్ మెగా పిక్సెల్ వస్తుంది అదే ఏదన్నా ఏ మొబైల్ కావాలో చెప్తే వివో నా అంటే అది వై ట్వంటీ సెవెన్ తీసుకోండి బాగుంటుంది మీకు సాంగ్సుకి కాని లేకపోతే అన్నిటికి బాగుంటుంది అండి క్యామ్ కూడా ఫోటోసు మంచిగా వస్తాయండి రేర్ కెమెరా కాకపోతే ఫ్రంట్ కెమెరా ఫోటోసు కొంచెం క్లారిటీ తగ్గుద్ది అండి వీవో వచ్చేసరికి అంటే ఇపుడు క్యాష్ కట్ క్యాష్ కట్టి తీసుకుంటారా ఇఎంఐ ఆ అండి డౌన్ పేమెంట్ ఎంత కడతారండి ఎంతండి టెన్ థౌజండ్ ఒకే అండి అయితే మంచి ఫోనే తీసుకొచ్చు కదండి ఒక థర్టీ థౌజండ్ల్లో అలా తీసుకొచ్చు కదండి టెన్ థౌజండ్ కడితే ఒకే అండి సరేనండి వివో వై ట్వంటీ సెవెనే తీసుకోండి ఎపుడొస్తారు సార్ ఎపుడొస్తారండి షాపుకి ఇక్కడే అండి శ్రీకాకుళం ఆంజనేయస్వామి గుడి పక్కనే అండి ఓకే అండి